నాకు మొక్కలను పెంచడం ఎంతో ఇష్టం అందుకు నేను మొక్కలను ఎక్కువగా ఇష్టపడతాను మా ఇంటి చుట్టూ చుట్టు ప్రక్కల అనేకమైన మొక్కలను వేయడం జరిగింది ఈ యొక్క మొక్కలు అనేవి ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు అవి వాటి యొక్క కాలాలకు అనుగుణంగా అవి మార్పు చెందుతు ఉంటాయి కనుక వేసవికాలంలో నేను మొక్కలకు మొక్కలో ఉండేటటువంటి వేర్లు అవన్నీ కూడా పొడుబారిపోతాయి కాబట్టి ఆ యొక్క సూర్యరశ్మికి నేను ఎక్కువగా వేసవికాలంలో మొక్కలకు నీరు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది అదే రీతిగా దాని చుట్టుప్రక్కల ఎంతో శుభ్రపరిచి ఆ యొక్క భూమి లోపల వరకు కూడా తడిసేలాగా ఎక్కువగా మొక్క మొక్కకు అధిక నీరు అనేది పెట్టడం జరుగుతుంది అదే అదే రీతిగా ఈ యొక్క వేసవికాలంలో ఎక్కువగా సూర్యరశ్మికి ఆకులు ఎండిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి సాయంత్రం వేళలో మొక్కలకు నీరు పెట్టడమే కాకుండా వేర్ల కింద కాకుండా మొక్కల అన్నింటిని పైన కూడా తడపడం అనేది జరుగుతుంది మట్టి పూర్తిగా తడిసేలాగా నీళ్ళను అందించడం అనేది జరుగుతుంది ఇట్టి రీతిగా మొక్కలకు సూర్యుడు నుండి రక్షణ అందించడం అదే రీతిగా మొక్కలకు అధిక నీరు పెట్టడం వల్ల వేసవికాలంలో నేను మొక్కలను కాపాడగలుగుతున్నాను అదే రీతిగా శీతాకాలం వచ్చినప్పటికి శీతాకాలంలో ఆ యొక్క వాతావరణం అనేది మార్పు చెందుతుంది దానివల్ల మొక్కలు కూడా మార్పు చెందడం అనేది జరుగుతుంది ఈ సమయంలో మొక్కలకు తక్కువ నీరు అనేది అవసరం ఎందుకంటే వేసవికాలంలో ఉన్నటువంటి అధికమైనటువంటి ఎండలు ఈ యొక్క శీతాకాలంలో ఉండవు కనుక ఈ కాలంలో మొక్కలకు నీరు అనేది తక్కువగా పెట్టడం జరుగుతుంది మొక్కలకు అవసరమైనప్పుడు మాత్రమే నీరు పెడతాను అదే రీతిగా మొక్కలకు చు చుట్టూ రక్షణ కోసం కవర్లను తొడగడం జరుగుతుంది చల్లటి వాతావరణం నుండి రక్షించడం చాలా ముఖ్యం అందుకు నేను చల్లటి వాతావరణంలో నాకు మొక్కలు ఉండేలాగా చూస్తాను మొక్కలకు ఎల్లప్పుడు ఎరువులు వేస్తు ఆ యొక్క మొక్కలను ఎంతో శ్రద్ధగా చూసుకుంటు ఉంటాను వాటికి ఎటువంటి తెగుళ్ళు వ్యాధులు రాకుండా ఆవు పేడ అటువంటివి మొక్కల యొక్క మొదళ్ళల్లో వేయడం జరుగుతుంది ఇట్టి రీతిగా మొక్కలకు అనేక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను